నమస్తే అండి ఏం కావాలి అవునా ఎందుకండి సిమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇప్పుడు ఉన్న దాంట్లో అంటే ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా మీరు ఓకే ఇప్పుడు మీరు వాడుతున్న సిమ్ ఏంటండీ అంటే మీకేమైనా తెలుసాండీ ఎందుకు బిఎస్ఎన్ఎల్ కావాలి వేరే సిమ్ లేదా మరి అవునండి అవును మేము చెప్పేది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ కూడా బాగానే ఉంటుంది కానీ అక్కడక్కడ కొంచెం సిగ్నల్ రాదండి కానీ ధరలకి వచ్చేసి ధరలు రీఛార్జ్ ధరలు అంత తక్కువ ఉంటాయ్ మంచిగా ఉంటుంది సిమ్ కానీ ఏంటంటే ఒకటి అక్కడక్కడ సిగ్నల్స్ అనేది సరిగ్గా రావు సిమ్ కదా ఆహ ఎం లేదండి ఇప్పుడు మరి ఇప్పుడు మీకు ఎలా ఆన్లైన్లో ఆర్డర్ పెడతారా సిమ్ని లేదంటే మీరు మా దగ్గరకోచి తీసుకుంటారు సిమ్ ఓకే అండి మా ఆఫీసు దగ్గరికోచి తీసుకుంటే మంచిదండి అక్కడకొస్తే మీకు అన్ని ఎక్స్ప్లేయిన్ చేస్తా అంటే ఏమేమీ బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఏముంటాయి అన్ని క్లియర్గా చెప్తానండి ఓకేనా డాక్యుమెంట్స్ అంటే ఫస్టు ఒక ఆధార్ కార్డు సరిపోతుందండి ఆధార్ కార్డు అంతే ఆహా లేదు ఆధార్ కార్డు ఇంకోటి బిఎస్ఎన్ఎల్ ఏంటంటే అండి మీరు తీసుకున్నాక మొదటి నలభై ఐదు రోజులు రోజుకు టూ జీబి డాటా వస్తుందండి నలభై ఐదు రోజులు వస్తుంది మీకు తర్వాత ప్లాన్స్ కూడా చాలా చౌక చాలా చౌకగా ఉంటాయండి ప్లాన్స్ ఎలా ఉంటాయ అంటే మీరు నెలా తీసుకుంటే వేరే సిమ్తో రెండు వందలు యాభై ఇట్లు ఉంటాయి డేటా ఇది మాత్రం నూట ఎనిమిది రూపాయలకి ఉంటుందండి ప్లాన్ ఓకేనా మీకేనా మీకేమైనా సందేహాలు ఉంటే ఆఫీస్ దగ్గరకోచ్చి అడగండి ఓకేనా ఓకే అండి ధన్యవాదాలు